హలో ఉషా వాసవి రెస్టారెంటా మీ హోటల్లో మినీ ఘీ సాంబార్ ఇడ్లీ ఫేమస్ కదా ఆ తర్వాత ఏమైనా ఇక్కడ ఫేమస్ ఉందా మినీ ఘీ సాంబార్ ఇడ్లీ పది మందిలో ఉన్నారు పది మందిలోకి పది ప్లేట్ అయితే ప్లేటుకి ఎత్తనా ఇడ్లీ వస్తారు ఎంత మంది ఇడ్లీ

నాకు మసాలా దోశ మష్రూమ్ దోశ ఇస్తావా రెండు రెండు ప్లేట్లు నాకు ఈ హాఫ్ అన్ హవర్లో డెలివరీ ఇచ్చేస్తారా

అవునండి

క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేస్తాను మేడం నేను కొంచెం సాంబార్ చెట్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇవ్వండి మేడం

కొంచెం ఫుడ్డు హాట్గా ప్యాక్ చెయ్యండి మేడం

ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం